నాకు ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి చిన్నగా అందరినీ ఆకర్షించేలా బాగుంటాయి అలాగే బయట ఇంటి బయట వేప చెట్లు వేయడం నాకు ఇష్టం వాటినుంచి వచ్చేగాలి పొద్దున్నే లేచి వాటి దగ్గర ఆ యొక వేప గాలిని పీల్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది అలాగే ఆ యొక వేప పుల్లతో ఉదయమున మొహం కడుక్కుంటే అది ఆరోగ్యానికి మన యొక పళ్ళకు కూడా చాలా మంచిది